అప్పుడే పుట్టిన పసిపిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం అంటే ఏమి చేస్తాం పిల్లల దగ్గరికి పిల్లల్ని ఎత్తుకోవడానికి కాని ముట్టుకోవడానికి కాని వచ్చినప్పుడు చేతులని కాళ్ళని శుభ్రంగా కడుక్కొని వచ్చి పిల్లల్ని ఎత్తుకుం ఇంకా మనం వేసుకునే బట్టలు కాని పిల్లలకు వేసే బట్టలు కాని గట్టిగా ఎండలో ఆరబెడతాం ఎండలో ఆరబెట్టినట్టయితే ఎమన్న క్రీములు ఉన్నా కూడా చనిపోతాయి వా దుస్తులు అంటే వాసన దుర్వాసనా ప్చ్ చెమట వాసన అని చిన్న పిల్లల దగ్గర పాలవాసన అని వస్తుంటాయి వాళ్ళ దుస్తులకు కాబట్టి ఆ స్మెల్ పోయే విధంగా వాటిని వేడి నీళ్లల్లో పెట్టి వేడి నీళ్లల్లో కాసేపు నాన పెట్టి తర్వాత మంచిగా ఉతికి ఎండలో ఆరేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది అలా స్మెల్ వస్తే ఎంది అంటే పిల్లలకి వామ్థింగ్స్ అనేటి అవుతాయి స్మెల్ రాకుండా ఉంచుతాను పిల్లలకి ఇంకా వాళ్ళకి ఎటువంటి జబ్బులు రాకుండా దోమతెరలు పెడతాం ప్చ్ దోమలు కుడితే ఫీవర్ వస్తుంది ఫ్యాన్ లిమిట్గా అంటే తిరిగే అంతనే ఎక్కువా ఉక్క పోస్తునపుడు కాస్త ఎక్కువ పెడతాం మరి ఫ్యాన్ ఉంది కదా అని ఫుల్గా పెట్టేస్తే వాళ్ళకు గాలికి అనేది జలుబు అవుతుంది అనట్టు అలా కాకుండా చూసుకుంటాను